మాకు ఇల్లు కట్టాలండి మాకు ఇలా ఇల్లు కట్టాలి అందుకని మేస్త్రికి ఫోన్ చేశాము మాకు ఇల్లు కట్టడానికి ఎంత ఇటుక ఎంత సిమెంటు ఇసుక పడుతుందో చెప్పగలరా సరే సార్ మాకు మోడల్గా కట్టాలి మాకు ఒక బెడ్రూమ్ కట్టాలి ఒకటి కిచెన్ కట్టాలి పిల్లలు చదువుకోవడానికి ఒక పైన ఒక రూమ్ వెయ్యాలి సెల్ఫులు పోయాలండీ మెయిన్ బుక్స్ పెట్టుకోవడానికి సెల్ఫులు అవి కావాలి అదే మా ఇంటి దగ్గరా వేరే వాళ్ళకి కట్టారు మీరు అవునండి వాళ్ళది చూసి ఎప్పుడొస్తార్ సార్ మీరు ఓకే సార్ మనీ మేము వారానికొకసారి ఇస్తామండి

మాకు ఒక సెంటున్నరలో కట్టాలండీ సెంటున్నరలో కట్టాలి పిల్లర్లు వెయ్యాలి అడ్డ బీములు వెయ్యాలి స్లాపేనండి మీరు మామూలుగా అది చూసున్నా ఎంతవుతుందిద్ది అని చెప్తే మేము చూసుకుందామని ఫోన్ చేశాము కొలత చూసుకోవాలా సరే సార్ మరి మాకు సెల్పులు కావాలంటే మీరే కడతారా లేకపోతే వేరే వాళ్ళేవరైనా కడతారా సరే సార్

సరే సార్ ఇప్పుడు మాకు బండలు మొత్తం మీరే చెయ్యాలండి సరేనండి మరి